తెలుగుబ్రా భాషను ప్రచారం చేయడానికి మరియు సంరక్షించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఏమిటంటే తెలుగుభాషలో విద్యను ప్రోత్సహించడం తెలుగుభాషను నేర్చుకోవడానికి మరియు ఉపయోగించడానికి ప్రజలకు అవకాశాలను అందించడం చాలా ముఖ్యం ఇది పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో తెలుగుభాష పాఠ్యాంశాలను అందించడం ద్వారా చేయవచ్చు తెలుగుభాషలో సృజనాత్మక కంటెంటును ఉత్పత్తి చేయడం తెలుగుభాషలో కవితలు కథలు సినిమాలు టెలివిజన్ కార్యక్రమాలు మరియు ఇతర రకాల కంటెంటును ఉత్పత్తి చేయడం ద్వారా తెలుగుభాషకు ప్రజాదారణ పొందుతుంది తెలుగుభాష యొక్క సంస్కృతిక మరియు చరిత్రను ప్రోత్సహించడం తెలుగుభాష యొక్క సంస్కృతి మరియు చరిత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా తెలుగుభాషకు ప్రజాదరణ పొందుతుంది ఈ మార్గాలతో పాటు తెలుగుభాషను ప్రచారం చేయడానికి మరియు సంరక్షించడానికి ఇతర అనేక మార్గాలు ఉన్నాయి ఉదాహరణకు తెలుగుభాషను ఉపయోగించే సంస్థలను ప్రోత్సహించవచ్చు తెలుగుభాష కార్యక్రమాలు మరియు కార్యక్రమాలను నిర్వహించవచ్చు మరియు తెలుగు భాషాపుస్తకాలు మరియు ఇతర మీడియాను ఉత్పత్తి చేయవచ్చు తెలుగుభాష ఒక అద్భుతమైన భాష మరియు దానిని ప్రచారం చేయడానికి మరియు సంరక్షించడానికి మన అందరం కలిసి పని చేయాలి